హాయ్ నేను ఈ రోజు ఓ ఫోన్ కొన్నాను వివో ఫోన్ చూడడానికి బాగుంది కానీ వాడేటప్పుడు చాలా బాగలేదు వేడి బ్యాటరీ హీట్ ఎక్కిపోతున్నట్టు అనిపిస్తుంది ఫోన్ కూడా చాలా స్లోగా అవుతుంది కాల్స్ చేయడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అందువల్ల ఈ ఫోన్ మార్చేద్దాం అనుకుంటున్నాను ఈ ఫోన్లో రేడియేషన్ కూడా ఎక్కువ ఎక్కువైనట్టుంది ఫోన్ వెంట వెంటనే హీట్ ఎక్కిపోతుంది ఛార్జింగ్ కూడా చాలా స్లోగా చార్జ్ అవుతుంది బ్యాటరీ మాత్రం బేగా డిస్కనెక్ట్ అయిపోతుంది నెట్ కూడా చాలా స్లో అవుతుంది దీనివల్ల పిల్లలు పాడైపోతారేమో బాధగా ఉంది ఈ ఫోన్ కూడా రేడియేషన్ ఎక్కువ వస్తున్నట్టుంది వైఫై అవ్వట్లేదు నెట్ అవ్వట్లేదు ఓకే